హలో శ్రీ బాలాజీ అంగడి మీ మీ అంగడిలో ఏమేమి ఉంది నాకు టీవీ కావాలి

నలభై వేలు అయినవి అంత తీసుకుంటాను టీవీ ఉంది ఉంది కదా

సరే వస్తాను నాకు టీవీ ఇవ్వండి మా ఊరి అడ్రస్స్ తిరుపతి జిల్లా చిత్తూరు తాలూకా తిరుమలకుప్పం మండలం తిరుమలకుప్పం హరిజనవాడ సరే